అప్పుడే పుట్టిన పసిపిల్లలకు బేబీ క్యారియర్ యూజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ శరీరాలు చాలా మృదువుగా ఉంటాయి మనం గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ శరీరానికి ఏమైనా అవుతుంది సో మనం బేబీ క్యారియర్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ వాళ్ళు ఈజీగా నిద్రించగలరు అక్కడి నుంచి ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ఇంటికి వచ్చాక మన పరి మన ప్రాంతం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని నీటుగా కడిగి అక్కడ ఉన్న దుమ్ము దూళిని తీసివేయాలి ఇంట్లోకి తీసుకువచ్చాక ముందుగా అల్ ఔట్ అయినా ఏదైనా దోమలు ఈగలు అలాంటివి రాకుండా వేసి ఉంచాలి వచ్చిన తరువాత ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి రాకూడదు ఒకవేళ వచ్చినా కాళ్ళు చేతులు బాగా కడుక్కుని పరిశుభ్రంగా ఉన్నవాళ్ళు ఇంట్లోకి రావాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు వచ్చేటప్పుడు ఏమైనా రోగాలు వాళ్ళకి అంటి ఉండవచ్చు పిల్లలు చాలా మృదువుగా ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆ రోగాలు పిల్లలకు అట్రాక్ట్ చేస్తాయి సో అందరు ఎవరు వచ్చినా వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలి ఆఖరికి ఇంట్లోవాళ్ళు అయినా సరే ఇంటి ముందర వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఇంట్లోకి అడిగి రావాలి ఇంకోటి ఎప్పుడుపడితే అప్పుడు రావద్దు ఎప్పుడుపడితే అప్పుడు పోవద్దు మనం ఫ్లోర్ మన ఫ్లోర్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంత దుమ్ము ఎందుకంటే పిల్లలు ఎక్కడపడితే అక్కడ మనం వదిలేస్తు ఉంటాం ఉదయం కాగానే విటమిన్ డి గురించి పిల్లలను చిన్న పిల్లలను ఎండకు తీసుకువెళ్ళి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచాలి అప్పుడు వాళ్ళ మనసు చాలా తేలికగా అవుతుంది చాలా అంటే ఎక్కువ బాధ పడకుండా బాధ పెట్టకుండా ఉంటారు అక్కడనుంచి వాళ్ళని ఎప్పటికప్పుడు అంటే ఒకవేళ వారు వాష్రూమ్ కానీ టాయిలెట్ కానీ వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తు ఉండాలి లేదంటే వాటివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఒకవేళ వాళ్ళు వాష్రూమ్ పోయినప్పుడు చూడకుండా అలాగే పడుకుంటే అది యద వరకు చేరి వాళ్ళకు సర్ది కావచ్చు జలుబు జలుబు వల్ల వాళ్ళకి ఊపిరి ఆడకపోవచ్చు సో ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు తల్లి పక్కనే ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే పిల్లలకు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి అవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు ఏడుస్తు ఉంటారు పిల్లల యొక్క బాధ తల్లికి తెలుస్తుంది కాబట్టి తల్లి ఖచ్చితంగా పిల్ పిల్లల పక్కనే ఉండాలి ఎప్పుడైనా సరే ఎంతమంది వచ్చినా క్లీన్గా లోపలికి రావాలి ఆల్ ఔట్ వంటివి ఇతర దోమలు ఈగలు మీదకి పిల్లల మీదకి రాకుండా చూసుకోవాలి వాళ్ళకు కావాలంటే జెట్లను కానీ ఎలాంటివైనా క్రిములను అంతం చేసే డెటాల్ కానీ సబ్బులను కానీ వాళ్ళకి సెపరేటుగా ఉంచాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి మనం రోజు వాడుకునే సబ్బులు వాళ్ళకి వాడితే మనకున్న రోగాలు మురికి అది మొత్తం వాళ్ళకి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల సోపులు కానీ పిల్లల షాంపులు కానీ ఎప్పటికప్పుడు తెచ్చిపెట్టాలి వాళ్ళది వాళ్ళకే ఉంచాలి మనది వాళ్ళది ఇతరులకు వాడకూడదు వాళ్ళది మనం వాడకూడదు అది తల్లి యొక్క అమ్మగారు కానీ ఎవరైనా పెద్దవారు కానీ అవి చూసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పిల్లలకు ఎప్పటకప్పుడు డైపర్లు వేయాలి డైపర్లు కానీ ఎందుకంటే ఒకవేళ బట్ట చిలకలు కడితే వాళ్ళకి దానితో ర్యాషెస్ రావచ్చు ర్యాషెస్ వచ్చి వాళ్ళకి నొప్పి కలగవచ్చు నొప్పి కలిగి దానితో ఇన్ఫెక్షన్స్ అయ్యే చాన్స్స్ చాలా ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళకి డైపర్ వేయడంతో వాళ్ళు ఎన్నిసార్లు వాష్రూమ్ వెళ్ళినా లేదా టాయిలెట్ పోసినా ఎక్కువ బాధ అనిపించదు సాఫ్ట్గా అది ఆ డైపర్ పోసిన వాష్రూమ్ని ఈజీగా లోపలకి గుంజుకుని పిల్లలకు ప్రశాంతతను ఇస్తుంది అప్పుడు మనమది క్లీన్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పిల్లలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు